ఏమండి ఆ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్ బొకే ఎంత ఆ పూలు ఎంత అంటే పెళ్ళికి వెళ్తున్నాము అక్కడ చాలా పూలు చాలా అందంగా కనిపించాయి ఆగాము అది బొకేలాగా కావాలి అండి రెండు మూడు బొకేలు కావాలి ఆ అవును అండి ఇప్పుడు సాయంత్రానికి మాకు కావాలి అండి మేము మళ్ళీ అవన్నీ అలంకరించడానికి టైం పడుతుంది కదా విడిపూలు కావాలి బొకేలు కావాలి లేదమ్మా మందంగా కావాలి అండి మందంగా కావాలి మాక్సిమం అన్నీ అన్నీ రకాల పూలు వచ్చేలాగా చూడండి గులాబీ చామంతి గులాబీలో కూడా రంగులు వేరు వేరు ఉన్నాయి కదా వేరు వేరు రంగులు కూడా మాకు పంపించండి మా చిరునామా అవన్నీ పంపిస్తాను చెప్తాను ఇప్పుడు పెళ్ళి మీరు మాకు పెళ్ళి రేపు అండి రేపు సాయంత్రాని అలా మాకు మీరు అందచేయగలరా ఆ ఆ చూపించండి అంటే స్టేజ్ చాలా పెద్దది అండి చాలా కావాలి పూలు ఆ ధరలు ఎలా ఉన్నాయి అంటే మీరు చేస్తారా ఆ అవునా అంటే అలా మీరు చేసేటట్టు అయితే ఎంత పడుతుంది ఈరోజు సాయంత్రానికి చేయగలరా మరి మీరు

లక్ష రూపాయలు కొంచెం చూడండి చాలా మంది వస్తారు కదా మేము ఇంకా వెల్ ఆహ్వానించే దగ్గర కూడా పూలు అవి అన్ని డెకరేషన్ సరే లేండి మరి చిరునామా చెప్పమంటారా ఆ ఓకే అండి ఆ సరే అండి ఆ సరే ఇది విజయవాడ ఇక్కడ లోకల్లో బిఎస్ఎన్ఎల్ ఉంది కదండి అది బిఎస్ఎన్ఎల్కి కొంచం ముందు వస్తే ఏలూరు రెడ్డి సరోజినీ కళ్యాణ మండపం అండి ఆ అక్కడ చే ఆ ఇస్తాను అండి ఇప్పుడు ఒక ముప్పైవేలు ఇవ్వమంటారా

ఆ చెప్తున్నాను చూడండి ఎయిట్ త్రీ ఏడు ఒకటి రెం ఆరు ఆరు ఏడు ఐదు నాలుగు సున్నా ఆ మీరు అక్కడికి రాగానే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను అక్కడికి వస్తాను అండి ఆ ఇదిగోండి ముప్పై వేలు నేను ఇస్తున్నాను ఒక్క నిమిషం ఈలోపు మీరు వస్తారు కదా సాయంత్రం ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఆ సరే అండి ఆ ఓకే అండి కొంచెం నీటుగా మీరు పంపించే వాళ్ళకు చెప్పండి మొత్తం అందంగా అలంకరించమని ఎక్కడ ఏది ఉండకూడదు ఆ అంత డబ్బు తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం చూసి మొత్తం అన్నింటికి అంతా మేము ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాలి మొత్తం మీకు తెలుస్తుంది కదా ఎక్కడ పెట్టాలి ఏంటి అని సరే అండి థాంక్స్ ధన్యవాదాలు